ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య సేవలు చాలా ముఖ్యంగా ఇక్కడ సేవలు చేస్తూ ఉంటారు ఇక్కడ ఆర్యోగ సేవలు చేయడానికి ప్రతి ఇంటికి ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి ప్రతి పట్టణానికి ప్రతి సిటీకి వెళ్తూ ఉంటారు ఇక్కడ ఆరోగ్యం ఎక్కడ ఏమి జరిగిన మనకు ఆరోగ్యమే మనకు ఇవ్వడానికి మన సేవలు అందించడానికి ఎంతో అద్భుతంగా చేస్తూ ఉంటారు ఆరోగ్య సంస్థ ఎంతో ప్రపంచం మెచ్చి మనకు ఎన్నో సేవలు అందిస్తున్నాయి ఎంతో సపోర్ట్ చేసున్నాయి ఇక్కడ ఆరోగ్యం సంబంధించి చెట్లు పెంచాలని చాలామంది అంటుంటారు ఇక్కడ ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండడానికి చెట్లు పెంచడాన్ని పెంచమని చెప్తూ ఉంటారు ఆరోగ్యం చెట్లు మహా మం మంచిది చెట్లు పెంచడం వల్ల మనకు ఆక్సిజన్ ఇస్తూ ఉంటుంది దీంతో మంచిగా మనుషులు బతుకుతూ ఉంటారు చెట్లు లేకపోతే వానలు కురవవు ఈ వానలు కురిస్తేనే మనుషులు బతుకుతారు అందుకు చాలా ముఖ్యంగా ఈ చికిత్సకు ఔషధ మొక్కలకు చాలా ఇక్కడ ముడిపడి ఉంది